యోగా ప్రక్రియలో అతి ముఖ్యమైనది ప్రాణాయామం ఇందులో మనము తీసుకున్నటువంటి ఊపిరి మీద పూర్తి ధ్యాస ఉంటుంది కాబట్టి మనం తీసుకునే శ్వాస అనేది ఊపిరితిత్తుల్లో ఎక్కువగా నిండటం వల్ల మనకు అధిక మొత్తంలో ఆక్సిజన్ అంది శరీరానికి సరఫరా చేస్తుంది ఆక్సిజన్ కనుక అధిక మొత్తంలో మనకు శరీరం తీసుకున్నట్టైతే మన శరీరంలో ఉన్న ప్రతీ యొక్క అవయవానికి ఆక్సిజన్ అనేది సరైన మోతాదులో అంది అవయవాలు సరైన క్రమంలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి యోగాలో ధ్యానము అనేది దాని యొక్క భాగము ధ్యానం వల్ల మన శరీరం పూర్తిగా ఒక రిలాక్స్ పొజిషన్ అంటే సాధారణ సర్వసాధారణ స్థితికి వచ్చి శరీరంలో ఉన్నటువంటి ఇతర రుగ్మతలు అనేవి

జా బాగు కావడానికి ఉపయోగపడుతుంది